హలో చెప్పండి అవునండి మీరెక్కడ నుండి చేస్తున్నారండి

చికెన్ బిర్యానీ మంచి ఫేమస్ అండి మటన్ గోంగూర ఫిష్ బిర్యానీ ఆ మూడు ఐటమ్సు బాగా బాగంటాయి మ్యాడమ్ మంచిగానే చేసిస్తామండి ఎన్ ఎంత మందికండి ఒక పదిహేను వేల దాకా అవుతుంది మ్యాడమ్ తగ్గించడానికి అన్ని రేట్లు చూస్తన్నారుగా మ్యాడమ్ చికెన్ కానీ రైస్ కానీ అవన్నీ వేసుకోవాలి కదా మేము కూడా బయట ఎంత రేట్లు పలుకుతున్నాయో మీరూ చూస్తన్నారుగా పన్నెండు వేలు కాదులేండి ఒక పదమూడు వేలు చేసుకోండి ఇక్కడ వర్కర్స్కి మేము అవన్నీ చూసుకోవాల కదండీ పదమూడుకిస్తాము మ్యాడమ్ మీకు ఏమేమి కావాలి ఏమేమి ఐటమ్స్ కావాలి సరే ఓకే మ్యాడమ్